మీ ప్రాంతంలో ప్రారంభించగలిగే కొత్త వ్యాపారాలు ఏవి ఎందుకు మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏది అవుతుంది ఎందుకు మా ప్రాంతంలో ప్రారంభించగలిగే కొత్త వ్యాపారాలు ఏవైనా ఉన్నాయి అంటే అది పురుగు మందుల కొట్టు ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ వ్యవసాయాలు చేసుకుని ఉండే గ్రామాలే కాబట్టి పురుగు మందులు కొట్టు పెడితే వాళ్ళకి ఎంతో అంత సాయం అవుతుందని నా ఉద్దేశం మరియు నేను ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కనుక ఇంటర్నెట్ సదుపాయం తీసుకొస్తాను మా ఊరులోకి దానివల్ల ఎక్కడికో పని మానుకుని వెళ్ళి రావాల్సిన అవసరం ఉండకుండా మా ఊరిలోపెట్టి మా ఊరిలోని వాళ్ళకి ఎంతో కొంత సహాయపడితే అంతే చాలు ఇంటర్నెట్ ద్వారా చాలా పనులు జరుగుతాయి కాబట్టి నేను ఇంటర్నెట్ సదుపాయాన్ని మా ఊరి వాళ్ళకు కలిపించుదామని అనుకుంటున్నాను